అంటే మేడం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు వచ్చాను కొన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మేడం కొన్ని సర్టిఫికెట్లు ఇంకా కాలేజీలో ఇవ్వలేదు మేడం నాకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మేడం ఓకే మేడం ఎన్నెళ్ళు ఇస్తారు మేడం ట్రాయినింగ్ ఓకే మేడం సరే మేడం వాచ్చే వారం వస్తాను మేడం ఓకే మేడం ధన్యవాదాలు మేడం